గుంటూరు జిల్లాలో వచ్చేసరికి పరిపాలన నిర్మాణాలు ఎక్కువ జరుగుతు ఉంటాయి అలాగే ఇంకా ఏంటంటే దాన్ని రాజకీయాలు ఎలా అయితే పరిపాలన జరుగు చేస్తారో అలాగే పరిపాలన చేస్తారు అలాగే ఇంకా ఏంటంటే మా గుంటూరు జిల్లాలో వచ్చేసరికి చంద్రశేఖర్ గారు అలాగే ఆరిఫ్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పాల్ పాల్గొన్నారు వాళ్ళు చేసినవి చాలా గొప్ప పనులు వాళ్ళు చేసారు అలాగే టై ఎప్పుడన్నా సరే రేషన్ రేషన్ కంపల్సరీ వచ్చేటట్టు అలాగే వాలంట్రీలు ఇంటికొచ్చి ఇవ్వకపోతే బి ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం ఏదో వాళ్ళకి శాలరీ పడకుండా చేయడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు బాధ్యతగా ఇచ్చేవారు ఇలాగ వాళ్ళు చాలా మంచి పనులు చేసారు అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అదే